హలో గుడ్ మార్నింగ్ ట్రావెల్సా అండి ఓకే చెప్పండి ఓకే శ్రీకాకుళం నుండి విజయవాడకి వెళ్ళాలి అనుకుంటున్నారు ఓకే మేడమ్ ఎంత మంది లైక్ ఎంత మంది ఫ్యామీలియా లేకపోతే సింగలా కార్ కావాలా లేకపోతే లైక్ మిని ట్రావెల్స్ బస్ లాగా కావాలా

అంటే ఎయిట్ సీటర్ కార్ అయితే సరిపోతుంది కదా మ్యామ్ ఓకే అండి ఎప్పుడు వెళ్దాం అనుకుంటా ఈరోజు ఉంటాము ఈరోజు నైన్టీన్త్ కదా మీకు ఏ డే రోజు ప్లాన్ ముందు షెడ్యూల్ చూసుకుని చెప్తాము మీకు అట్ల అంటే ఇప్పుడు స్పాట్ వెళదామని అనుకుంటున్నారా

యా ఓకే అంటే ఈరోజు ఇప్పుడు నైట్కి స్టార్ట్ అయిపోదామనుకుంటున్నాము అట్లీస్ట్ ఎయిట్ వరికి ఓకే పంపిస్తామండి ట్రావెల్సు శ్రీకాకుళం టూ విజయవాడ వచ్చేసి మీకు కార్ లో వెళ్తే ఫోర్ హావర్స్ ఫోర్ టు ఫైవ్ హవర్స్ పడుతుంది కార్ కాస్ట్ కార్కి కాస్ట్ వచ్చేసి మొత్తం అంత మాదే టెన్ థౌసండ్ ఉంటుంది మేడం అమౌంట్ మీరు ఎందరు వెళ్ళండి కార్ లో అండ్ అంటే అప్ అండ్ డౌన్ ఆ మళ్ళీ రిటర్న్ మళ్ళీ రిటర్న్ వస్తారా శ్రీకాకుళంకి లేకపోతే విజయవాడలో మీకు టైమ్ పడుతుందా వన్ టూ డేస్ స్టే అలా వెంటనే రిటర్న్ ఆ వెయిటింగ్ ఉంటుందా అంటే మీరు యా మీరు ఓకే లైక్ కనకదుర్గ దర్శనానికే వెళ్తున్నారు శ్రీకాకుళం నుండి ఓకే ఓకే మ్యామ్ పర్లేదు టైమ్ వచ్చేసి శ్రీకాకుళం కొద్దిగా ఇప్పుడు ట్రాఫిక్ రష్ బాగా ఉంది కాబట్టి మినిమమ్ ఫోర్ హవర్స్ పడుతుంది మీరు ఎయిట్కి అంటే ఎయిట్కి వెళ్తే నైట్ టువల్వ్ అట్లా ఆ టైమ్కి రీచ్ అవుతుంది టెంపుల్ అనేది క్లోజ్ అవుతుంది నైట్ అక్కడే స్టే చెయ్యాల్సి ఉంటుంది మీకు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి అట్లా మీరు ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అనేది వెళ్లి వెళ్లొచ్చు మళ్ళి మీరు మార్నింగ్ టెన్కి స్టార్ట్ అయిపోయిన టువల్వ్

ప్యాకే ప్యాకే టోటల్ ప్యాకేజి వచ్చేసి టువాల్వ్ థౌసండ్ మ్యామ్ యా అంత అంత అందులో అంటే మేము ఓన్లీ అప్ అనుకున్నాం మళ్ళీ క్యాబ్ ఎంప్టీగా రావాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఇలా వెయిటింగు మీరు స్పాట్ అనేసరికి కాస్త నైట్ వెయిటింగ్ ఉంటుంది కాబట్టి డ్రైవర్కి మేము టూ ఛార్జెస్ ఇవ్వాలి ఈ రోజుది అండ్ రేపటిది టూ ఛార్జెస్ పడతాయి అందుకే టూ థౌసండ్ ఎక్స్ట్రా డ్రైవర్ కోసం మ్యామ్ వెహికల్కి డీజిల్కి దానికి దీనికి అయిపోతుంది ఓకే మ్యామ్ రెడీగా ఉండండి ఎన్నింటికి పంపించమంటారు మీరు లొకేషన్ అనేది మాకు ఇదే నంబర్కి వాట్స్ అప్ చేసేయండి మేము మీకు డ్రైవర్ నంబర్ ఫార్వర్డ్ చేస్తాము ఎయిట్ కా మీరు స్టార్ట్ అయ్యేది ఓకే మ్యామ్ మేము మీకు ఒక్కసారి డ్రైవర్ తోని సెవెన్ వరకు అట్ల కాల్ చేపిస్తాము